హలో చిల్లీస్ రెస్టారంటా అండి ఆర్డర్ తీసుకోం డి ఒక ఫోర్ చికెన్ దమ్ బిర్యానీ టూ మటన్ దమ్ బిర్యానీ టూ చికెన్ బోన్లెస్ బిర్యానీ ఇంక ఒక టెన్ బట్టర్ నాన్ టూ కాజూ మసాలా స్పైసిగా కావాలండి ఇంకా దమ్ బిర్యానీలోకి డబల్ మసాలా ఇవ్వండి ఆనియన్ లెమన్ ఖచ్చితంగా కావాలి ఇంకొచ్చేసి వెనిలా ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్స్ ఒక టూ అంతేనండి అడ్రస్ వచ్చేసి ఇది మైత్రి లేడీస్ హాస్టల్ లక్ష్మి పురం దగ్గరండి ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఇక్కడ అప్పొలో ఫార్మసీ కూడా ఉంటుంది ఆపోజిట్లో పక్కనే ఎఫ్ఎన్టీ బెకరీస్ ఆ ఎఫ్ఎన్టీ బెకరీస్ పక్క సందులోకి కొస్తే ఇక్కడే హాస్టల్ మీరు ఇక్కడికొచ్చి ఒకసారి కాల్ చేయండి